మా ఏరియా కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి మా ఏరియా కల్చర్ అంటే జనరల్గా మన డ్యాన్స్ కానీ మనం ఉండే విధా విధానం కానీ మనం ధరించే క్లోత్స్ కానీ వాటెవర్ ఇవన్నీ మన కల్చర్లోకే వస్తాయి సో ఇవి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది అండ్ ఇన్ఫ్యాక్ట్ దానికోసం ఎవరిని ఒక కమిటీ అపాయింట్ చేసి వాళ్ళకి టాస్క్స్ ఇచ్చి ఈ టాస్క్స్ వీళ్ళు ఈ ప్రయారిటీ బేస్డ్ మీద చేయాలి అది ఇది అని అది అంతా ట్రాష్ అంతే ప్రతీ ఒక్కరికి ఆ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది వాళ్ళ రీజియన్ కల్చర్ అనేది అండ్ ప్రతీ ఒక్కరికి ఎవరైతే ఆ కల్చర్లో అంటే ఆ రీజియన్లో బ్రతుకుతున్నారో ప్రతీ ఒక్కరికీ ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాము అంటే చిన్నప్పటి నుంచి మనలో ఇన్కల్కేట్ చేసుకోగలిగితే అదే మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు మన రీజియన్లో ఉండే కల్చరు మనం ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని ఆచరణలో పెట్టగలిగితే ఆ కల్చర్ అనేది ఎప్పటికీ జీవించే ఉంటుంది ఎప్పటికీ అది నాశనం అవ్వకుండా జీవించే ఉంటుంది అండ్ అది అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట దీనివల్ల మన కల్చర్ అనేది ఎప్పటికీ ఉంటుంది అండ్ ఎప్పటికీ నాశనం అవ్వకుండా ఉంటుందన్నమాట దీనికోసం మనం చేయవలసింది ఎప్పుడూ మన ఫ్యూచర్ జనరేషన్స్తో సహా ఈ జనరేషన్స్తో కాకుండానే ఫ్యూచర్ జనరేషన్స్తో సహా అందరూ మన కల్చర్ని ఫాలో అయ్యే విధంగా చూసుకుంటే అంతే చాలు అప్పుడు మన కల్చర్ అనేది డెఫినెట్గా ఎప్పటికీ లైవ్గా ఉంటుంది